హోటల్ పరిశ్రమకు టెక్నాలజీ చాలా విధంగా సహాయపడింది అందులో మనకి తెలిసిన దేశం అది జపాన్ దేశంలో ఇప్పటికీ వాళ్ళు రెండు వేల యాభై సంవత్సరంలో ఉన్న టెక్నాలజీని అందులో వాళ్ళున్నారు ఇన్ ఈ హోటల్ టెక్నాలజీలో మనకి కావాల్సిన పదార్థాలు మనం ఎంచుకునే తినే పదార్థాలు కూడా మనకి సులభంగా లభిస్తుంది ఎలానంటే మనము ముందుగా మనకి ఏ పదార్థాలు అంటే ఏ ఏ వస్తు ఏ పదార్థాలను తినాలి అని అనిపిస్తుందో అది మనము అక్కడ ఎంచుకుంటాం ఎంచుకున్న తర్వాత దానికి ఎంత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అనేది మనం అక్కడ చూస్తాం ఆ విలువ ఎంతనో అంతే డబ్బులు అక్కడ మనము క్రెడిట్ కార్డ్ ద్వారా అన్నా లేకపోతే డబ్బుల ద్వారా అన్నా దాన్ని మనము కడతాం ఇంకా హోటల్ టెక్నాలజీలో ఏంటి అంటే మనం తినే ఆహారాన్ని కూడా ఎక్కువ రోజులపాటు ఉంచేటట్టు చేస్తాం అంటే ఎలాంటి అంటే ఆహారం అనేది కుళ్ళిపోకుండా ఉండడానికి దానికి టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం